చిత్తూరు జిల్లాలో ప్రధాన వనరులు అంటే వేరుశెనగ మామిడి చెరుకు పంటలు విశేషంగా పండుతాయి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమ గ్రానైట్ పరిశ్రమ పాల ఉత్పత్తుల పరిశ్రమలు ఉన్నాయి అలాగే చిత్తూర్ జిల్లాలో నూట ఒక్క కంపెనీలు ఇరవై ఒక్క వేల నూట నలభై ఎనిమిది కుటీర పరిశ్రమలు కూడా ఉన్నాయి ఇందులో అమర్రాజా బ్యాటరీ కంపెనీ న్యూట్రిన్ చాక్లెట్ కంపెనీ ల్యాంకో ఇండస్ట్రీ స్పాంజ్ ఐరన్ జైన్ ఇరిగేషన్ శ్రీనివాస డిస్టిల్లరీస్ ఈ జిల్లాలో గల ప్రధాన పరిశ్రమల్లో కొన్ని ఇవేకాక నాలుగు సహకార చక్కెర మిల్లులు రెండు యజమాన్య చెక్కర మిల్లులు ఉన్నాయి బంగారుపాల్యం మండలం మొగిలిలో భారీ ఆహార పదార్ధాల పార్కు ఏర్పాటు చేసారు సంక్రాంతి పండుగ సందర్భంగా జరుపుకునే పశువుల పండుగ జల్లికట్టు ఈ జిల్లాలో జరుగుతుంది